విశాఖపట్నం జిల్లాలో ముఖ్యమైన సామాజిక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి కొన్ని ఉన్నాయి ఉదాహరణకి వైయస్సార్ చేయూత పథకం ఇది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి వీటివల్ల చాలా మందికి ప్రయోజనం కలుగుతుంది అలానే ఏంటంటే ఇలాంటి పథకాల్లో వైయస్సార్ చేయూత స్కీమ్ కూడా ఒకటి దీని ద్వారా అర్హత కలిగిన మహిళలకు ఏటా పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై రూపాయలు ఇస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ పబు ప్రభుత్వంలో ఎన్నో రకాల స్కీమ్లు అమలు చేసింది చిన్నపిల్లల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఇలా ఒక్కో వర్గానికి ఒక్కో విధమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న పథకాలు వల్ల చాలా మంది ప్రయోజనం పొందవచ్చు కానీ ఏపీ సర్కార్ అందిస్తున్న పథకాల్లో వైఎస్సార్ చేయూత కూడా ఒకటి ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు అంటే ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న వైయస్ఆర్ చేయూత స్కీం క్రింద అర్హులైన వారికి మొత్తం డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తారు ఆర్థిక సమయం లభించ నుంది అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా ప్రతీ ఏటా ఒక్కోసారి విడుదల విడుదల వారిగా లభించి లభిస్తుంది ఒక్కో విడత క్రింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఇస్తారు ఇప్పటికే రెండు విడతలు డబ్బులు అనేది విడుదల చేసారు ఈ స్కీం వల్ల ఏంటంటే అంటే చాలా మందికి మహిళలకు ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుందామన్నా ఇలాంటి వాటికి బాగా ఉపయోగపడతాయి దానివల్ల అందరికీ ఉపయోగపడటం వల్ల వాళ్ళు ఇంకా ఇంకో రెండు విడతలు అంటే వాళ్ళు దానివల్ల వాళ్ళకి ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి బిజినెస్ పరంగా కానీ ఏమైనా ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకుందామన్నా ఇలాంటి వాటికి ఈ పథకాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు కానీ వాళ్ళకి వేయడం దేనికో వేస్తారు కానీ ఉపయోగించుకునేది మాత్రం చాలా బాగా ఉపయోగించుకుంటారు